నా అభిమాన కళాకారులు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టము ఈయన దేవి సినిమా నుంచి ఇప్పటి వరకీ కూడా అన్నీ కూడా గొప్ప గొప్ప సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు నాకు ఈయనలో నచ్చిన గొప్పతనం అదే ఎప్పుడూ కూడా కొత్తదనం కోరుకుంటూ మార్పు కోరుకుంటూ ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతూ చాలా గొప్పగా మ్యూజిక్ ఇస్తూ ఉంటారు అదేవిధంగా నాకు యాక్టర్ రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టము ఈయన యాక్టింగ్లో సూపర్ స్టార్ అని కూడా పేరు పొందారు ఎందుకంటే ఈయన యాక్టింగ్ అంత బాగుంటుంది అదేవిధంగా ఈయన మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయటం అనేది నాకు చాలా నచ్చుతుంది ఆయన సంపాదించిన సంపాదనలో నలభై శాతం ప్రజలకు దానం చేసి సేవ చేస్తే నాకు అది చాలా ఇష్టంగా భావిస్తాను అందుకే నాకు నచ్చిన కళాకారులు రజనీకాంత్ గారు